హలో మ్యాడమ్ నమస్కారం అండి మీరు ఇక్కడ చెప్పిన లొకేషన్లో ఉన్నాను అండి నేను క్యాబ్ డ్రైవర్ని ఓకే

అవునండి ఇప్పుడు మీరు ఉండేది మనం మనం వచ్చి కరెక్ట్ ఇప్పుడు మనం ట్యాంక్ బండ్లో ఉన్నాంఒకటి ఇక్కడ నుంచి జులాజి నెహ్రూ జువలాజికల్ పార్క్కు వెళ్ళాలంటే మినిమం ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అండి ఎంట్రీ టికెట్ వేరే ఉంటుంది అండి మనకు అరవై రూపాయలు ఉంటుంది తప్పకుండా మ్యాడమ్ మేము మీకు తక్కువ ప్రైస్లో అడిగాం మ్యాడమ్ నాలుగు వందలు అంటే చాలా లాంగ్ ఉంది కదండి పెట్రోలు డీజిల్ ధరలు కూడా ఎక్కువ పెరిగాయి కదండి ఖచ్చితంగా ఖచ్చితంగా చూపిస్తాము మ్యాడమ్ ఏయే ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటుర్రు ఇప్పుడు తీసుకు వెళ్తానండి ఎవరెవరు ఉన్నారు అండి ఫ్యామిలీతో వచ్చారా కూర్చోవచ్చు మ్యాడమ్ తప్పకుండా కూర్చోవచ్చు అందులో ఏమి లేదు కానీ ప్రైస్ అయితే నాలుగు వందలు ఉంటుంది అండి ఓకే కదా సరే మ్యాడమ్ మీకు అయితే మేము మొదట మేము నెహ్రూ జువలాజికల్ పార్క్కి తీసుకు వెళ్తాం అండి అక్కడ అయితే చిన్నపిల్లలకి వస్తున్నాను అండి ఒక టూ మినిట్స్లో అక్కడికి వస్తాను కాల్ చేస్తాను అండి వచ్చి థ్యాంక్ యూ